వృద్దులు వారి జీవితమంతా ఎంతగానో కష్టపడి వారి కష్టాన్నంతా సమాజానికి అలాగే తమ పిల్లలకు తారపోస్తారు వీరు వృద్ధాప్యంలో ఎంతగానో అలసి వారి పదవి విరమణలో కూడా వారు కృంగి వారికి ఒక ఆర్థిక సహాయం ఎంతగానో అవసరం వారి ఆత్మగౌరవాన్ని వారు ఎన్నటికీ తగ్గించుకొని వేరే వారి ముందు చేయి చాచలేరు అలాంటివారికి కృష్ణాజిల్లాలో ఆరోగ్య సంరక్షణ సామాజిక మద్దతు లాంటి ఎన్నో సామాజిక కేంద్రాలు ఉండాలి వారి ఒత్తిడిని తొలగించుకోవడానికి వ్యాయామం వ్యాయా వ్యాయామం యోగా లాంటివి అలాగే ఆర్థిక అస్థిరమైన వ్యక్తులకు ఆర్థిక సహాయాలు అవకా అలాంటి అవకాశాలను ఎన్నింటినో కల్పించగలగాలి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వీరి పట్ల ఒక దృక్పధ ఒక మంచి దృక్ప దృక్పథంతో వీరికి ఆర్థిక సాయాన్ని అలాగే ఆత్మ గౌరవాన్ని వదులుకోకుండా కొంత స్థిరమైన వారు చేయగలిగిన చిన్ని పనులను ఉపాధి ఉపాధిని కల్పించగలగాలి